నమస్తే అండి చెప్పండి అవునండి మీరండి ఊహు మీ పేరేంటండి ఆహా నా పేరు సంగీత అండి చెప్పండి ఓ అలాగా అండి తప్పకుండా చెప్తానండి ఫస్టు అది వైజాగ్ నుంచి వస్తే కనుక వైజాగ్లో ఆర్కే బీచ్ చాలా బాగుంటుందండి అక్కడ అందరు అక్కడికి వెళ్తూ ఉంటారండి ఇంకా ఇటు ఈస్ట్ గోదావరిలో మారేడుమిల్లి చాలా బాగుంటుందండి అక్కడ వాటర్ ఫాల్స్ అవి చాలా బాగుంటాయండి అక్కడా బొంగులో చికెన్ అనేది చాలా ఫేమస్ అండి అక్కడ ప్లేస్లోని ఇంకా అది పేరుపాలెం బీచ్ అండి బీచ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా బండి దుండి రిసాట్సు లంబసింగి ఇవన్నీ చాలా బాగుంటాయండి మీకు అది గోదావరీ వైపు ఎవరైనా చుట్టాలున్నారా అండి వెళ్తే ఒకసారి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వాళ్ళు చేసే మర్యాదలన్నీ చాలా బాగుంటాయి ఇంకా అది చిన్న తిరుపతి పెద్ద తిరుపతి ఇక్కడ చాలా ఫేమస్ అండి మళ్ళీ వి విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్ అండి అది చాలా ఫేమస్ ఎక్కడెక్కడినించో వచ్చి దర్శించుకుంటారు మీరు వెళ్ళినప్పుడవన్నీ తప్పకుండా చూడండి చాలా బాగుంటాయి అరకు వ్యాలీ కూడా వెళ్ళండి అక్కడ వాతావరణం అనేది చాలా ఆహ్లాదంగా చల్లగా ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా అవన్నీ వెళ్ళి చూడండి సరేనండి